నా పేరు పావని మాది ఉమ్మడి కుటుంబం మా ఉమ్మడి కుటుంబంలో అందరం కూడా కలిసి సరదాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటాము మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మా చిన్నాన్న మా పిన్ని మా తమ్ముడు చెల్లి చెల్లి నేను ఉంటాము కష్ట సుఖాలు అన్నింటిలో కూడా పాల్గొంటాము అన్ని కూడా సరదాగా సరదాగా ఇంట్లో ఆడుతూ పాడుతూ అందరం కలిపి సినిమాలు చూస్తూ సరదాగా నవ్వుతూ ఉంటాము ఎప్పుడు కూడా అదే విధంగా నేను నా ప్రాథమిక విద్య కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది అదే విధంగా నా సిక్త్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ద్వితీయ విద్య కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది ఇంటర్ ప్రైవేట్ కళాశాలలో జరిగింది గ్రాడ్యుయేషన్ కూడా కళా ఆ ప్రైవేట్ కళాశాలలోనే జరిగింది నా చదువుకి మాత్రం మా ఇంట్లో మా అమ్మ నాన్న మా చిన్నాన్న అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు నాకు ముందుకు వెళ్ళాలి అనేసి నాకు మంచి మంచిగా సలహాలు ఇస్తూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా అదే విధంగా నాకు ఎక్కువగా చదవాలి అనేది ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి అనేది నా హాబి అన్నమాట దాని కోసం పీజీసెట్ కూడా ప్రిపేర్ అయ్యాను బీఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను ఎమ్మెస్సీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి మంచి ఉద్యోగం సంపాదించాలి అనేది నా హాబి అన్నమాట ఎక్కువగా నాకు బుక్స్ చదవడం అదే విధంగా మొక్కలు పెంచడం పువ్వులు పువ్వుల్ని ఎక్కువగా వెయ్యి పువుల తోటలా పెంచడం అ నెక్స్ట్ అగ్రికల్చర్ బాగా ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్స్కి ఫ్రెండ్స్కి ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటాను అదే విదంగా ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్ట పడుతూ ఉంటాను